నమస్కారమండి నా పేరు పవన్ అండి నేను ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను అంటే దాని గురించి నేను లైట్ ఎక్స్ప్లయిన్ ఎక్స్ప్లయిన్ చేసి మీకు ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ ఒకటి వేయిద్దామనుకుంటూన్నానండి వాటి గురించి ఉపయోగాలు గుట్టా మీకు వివరించి ఒక పాలసీ వేయించాలనుకుంటున్నాను అందుకోసం వచ్చానండి ఆయ్ ఈ ఇప్పుడు ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేదండి మీకు ఏదైనా అట్టా ప్రమాదం జరిగిన లేకపోతే యాక్సిడెంట్ ఇలాంటివి ఏవైనా జరుగుతాయి కదండీ అప్పుడు అలాంటివి జరిగినప్పుడు మీకు ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది ఉపయోగపడుతుందండి అంటే మీరు ఇప్పుడు ఒక పాలసీ అనేది ఉంటుందండి ఒక పదిహేను సంవత్సరాలు అలాగా మీరు దాంట్లో ఒక సంవత్సరం కట్టినా కాని మీకు ఆ సంవత్సరంలో ఏదన్నా అనుకోకుండా అనుకోనివి ఏదైనా జరిగినా కూడా మీకు ఇన్స్యూరెన్స్ కంపెనీ నుండి డబ్బులనేవి వస్తాయండి అదండీ మీకు ఎందుకో అందుకు ఉపయోగపడుతుంటాయండి మామూలుగా మీ కుటుంబంలో ఎంతమందుంటారండీ అంటే ఏం లేదండి ఈ పాలసీలు అవి మీ పేరు మీదన్న వేసుకోవచ్చు మీ పిల్లల పేరు మీద కూడా వేసుకోవచ్చండి మీ పిల్లల పేరు మీద కూడా వేసుకోవచ్చు ఇంకా మీరు జమ చేసిన తర్వాత మీ పిల్లలకి చదువులకనో లేకపోతే ఆడపిల్లలకైతే వారి పెళ్ళిళ్ళకనో ఎందుకో ఒకదానికి ఉపయోగపడతాయండి అందుకని ఇది లాంగ్ టర్మ్ పాలసీలు షార్ట్ టర్మ్ పాలసీలు అని ఉంటాయండి అంటే షార్ట్ టర్మ్ అంటే అండి పదిహేను సంవత్సరాలు అలా ఉంటుందండి లాంగ్ టర్మ్ అంటే అండి ఇరవై ఇరవై సంవత్సరాల వరకూ ఉంటుందండి

మీరందులో మీరు మీకు కావాల్సిన అంటే ఇరవై సంవత్సరాలు పాలసీ ఉందనుకోండి ఇరవై సంవత్సరాల్లో మీరు కట్టాల్సింది పదిహేడు సంవత్సరాలే కట్టాల్సి వస్తుందండి మిగతా మూడు సంవత్సరాలకు కూడా కంపెనీ అనేది మీరు ఎంతైతే చెల్లిస్తారో అది చెల్లించేసుకుంటుంది కంపెనీ

డబ్బులనేవండి ఇప్పుడు మీకు చెప్పాలంటే బాండ్ పేపర్ ఉంటుంది కదండీ పాలసీ వేసిన తర్వాత బాండ్ అనేది మీకు ఇస్తాము బాండ్ పేపర్ అనేది మనం ఇన్స్యూరెన్స్ కంపెనీలో తీసుకొని తీసుకెళ్తే వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అలాంటిది చేస్తారండి ఇదంతా అవ్వడానికి దాదాపు మూడు నెలలండి మూడు నెలల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయండి వడ్డీ అంటారండి మీరు కట్టే దానికి మూడు శాతం వడ్డీ అనేది వస్తుందండి సార్ ఇదిగోండి నా విసిటింగ్ కార్డు మీరు ఇది చూసి దా మీరు ఇంట్లో వాళ్ళతో కాని లేకపోతే మీతో మీరే ఏదన్న డిస్కస్ చేసుకొని చెప్పారనుకోండి నేను ఎదో రోజు వచ్చి ఒక మంచి పాలసీ వేస్తానండి మీకు సరేనండి ఉంటానండి